ఆ నమస్తే సర్ అదేండి లక్ష్మణ్ గారేనా ఆ అదేనండి మా ఇంటి పక్కన ఈ సునీతగారని ఉంటారండి వాళ్ళు మీ నెంబర్ ఇచ్చారు మీరు ప్లంబర్ పన్లు అవి బాగా చేస్తారు కదా అందుకని ఒకసారి మా ఇంటికి వచ్చి చూస్తారేమో అని ఆ అది నాకు ఏంటంటే అండి కొంచెం మీరు అయితే బాగా చేస్తారని దానికి ఏం చేయాలంటే అండి పైన మాకు వాటర్ ట్యాంక్ ఉంది కదండీ అది ఆ బ్లాక్ అయిపోతుంది అన్నమాట అంటే కుళాయిల్లోకి చెత్త అది వచ్చేస్తుంది మాకు ఇప్పుడు వాష్రూమ్లో కుళాయి రావట్లేదు అన్నమాట అండి అది ఏమైనా బ్లాక్ అయిందా లేకపోతే టీ మన గొట్టాలు ఏమైనా స్ట్రక్ అయ్యాయా ఒకసారి చూడాలండీ మీరు ఆ మూడు మూడండి మూడండి అవును అవునండి

ఆ అది మేము కట్టించుకున్నదండి సిమెంట్తో కట్టించుకున్నది అన్నమాట ఆ అవుతుందండి ఒక పద్నాలుగు ఏళ్ళు అవుతుంది ఆ ఆహా మరి ఇక్కడ బాత్రూం లోకి కుళాయిలు అవి రావటం లేదండి ఇంకా మనకి సింక్లోని మేము ఓకే మరి ఇప్పుడు ఏం చెయ్యాలంటారు

అదేనండి ఆ అలాగేనండి ఆ ఆ ఓకే అండి అది కిచెన్లో కూడా మీరు ఒక కుళాయి తెచ్చుకోవాలండి ఎందుకంటే ఓ కుళాయి కూడా వెయ్యాల్సి వస్తుందండి అది పాడైపోయింది ఆ సరే

ఆ ఓకే సరేనండి ఆ సరేనండి సరేనండి అయితే సరేనండి ఉంటానండి థాంక్యు